అప్పుడే పుట్టిన పసిపిల్లలకు అంటే వాళ్ళు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు వారికి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా మరియు ఆ అపరిశుభ్ర పరిస్థితుల వల్ల జబ్బు లేక వారు తెగులు పడకుండా ఉండేలా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా మంచిది ముందుగా వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి పిల్లలు పడుకోవడానికి మరియు ఆడుకోవడానికి ఉపయోగించే స్థలాలను రోజు శుభ్రం చేయాలి శుభ్రమైన నీటితో స్థలాన్ని కడగాలి డెట్టాల్ మరియు ఫినాయిల్ వంటి వాటర్తో ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రపరచాలి శుభ్రమైనటువంటి తువాళ్లను వారికి ఉపయోగించాలి చేతులను తరచుగా కడుక్కోవాలి చేతులను కడగాలని పిల్లలకు నేర్పించాలి ప్రత్యేకించి ఆహారం తినే ముందు బయట నుండి రాకపోయినా తర్వాత మరియు చిన్న పిల్లలను పట్టుకోవడం లేదా ఆడుకోవడం తర్వాత చేతులను శుభ్రమైన సబ్బు మరియు నీటితో కనీసం ఇరవై సెకండ్లపాటు వారి చేతులను కడిగేలా మనం చూసుకోవాలి పిల్లలను సంరక్షించాలి పిల్లలను అనారోగ్యకరమైన వ్యక్తుల నుండి రక్షించుకోవాలి పిల్లలకు ముక్కు మరియు నోటిని కప్పడం నేర్పించాలి టీకాలు వేయించాలి టీకాలు వేయించడం వల్ల పిల్లలను అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనము రక్షించుకోవచ్చు అప్పుడే పుట్టిన పసిపిల్లలు తమ రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేయలేరు కాబట్టి వారు అపరిశుభ్ర పరిస్థితుల వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఈ చర్యలను తీసుకోవడం ద్వారా మీరు అనగా మనం కూడా మన పిల్లలను జబ్బు పడిన అవకాశాన్ని తగ్గించవచ్చు మరియు వారి ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటంలో సహాయపడవచ్చు అంతేకాకుండా అదనంగా మన పిల్లలకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలి మరియు వారిని తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రోత్సహించాలి ఈ చర్యలు కూడా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి